హల్లో హాయ్ హాయ్ బాగున్నారా ఏం లేదు ఒట్టి ఖాళీగానే ఉన్నాం

బీచెస్కి బీచెస్ బాగా ప్రిఫర్ చేస్తారు కదా ఇలా ఫొటోస్ తీసుకోవడమైనా

అవును అరకు వ్యాలీయే బాగుంటుంది అక్కడా రీసార్ట్ తీసుకుని ఉందాము ఒకేనా వా ఏజ్ ఏజ్డ్ వాళ్ళకి టెంపుల్సు సెట్ అవుతాయి కదా మరి

అవును ఓకే

అవును ఎలాగా మనం యంగ్స్టర్స్మే కాబట్టి నడ్ నడవగలుగుతాం కదా మనకేం ప్రాబ్లమ్ ఉండదు కదా మళ్ళీ బడ్జెట్ కూడా ఎంతో చెప్పండి అన్నీ తెలుసుకుని చెప్పండి మేము రావడానికి రెడీగా ఉన్నాం